మాకు ఇక్కడ శ్రీకాకుళంలో వచ్చేసి కోళ్ల పెంపకం చేపల పెంపకం అనేదీ చాలా బాగా చేసుకుంటాం అండి శ్రీకాకుళంలో చేపల పెంపకం ఏంటంటే ఇలా లొందల లొందలుగా తవ్వేస్ తవ్వుకుంటాము తవ్వి వాట్లలో నీరుకి నీళ్లు నిలువ పెట్టుకుంటాం నిలువపెట్టుకొని చిన్నపిల్లలని తీసుక వచ్చి అందులో వేసి వాటికి సరిపడ్డ దా మన వాటికి స ఆహా ఆహారానికి సరిప ఆహార పదార్ధాల కిందకి ధాన్యాలు పురుగులను ఆ వీటికి వేస్తాము వీటితోని అవి ఏంటీ అంటే ఒక చెరువులో పెరిగిన ఎట్లా అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ మేము చెరువులో పెంచేటివి కూడా అలానే ఉంటాయి ఆ చేపలు అనేవి చాలా అద్భుతంగా చాలా ఆరోగ్యంగా ఏ మందులు కాని వేరేటివి వాడకుండా చేపలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అవి ఒకటేసారి మాకు ఇన్ని పిల్లలు వెయ్యి ఇన్ని పిల్లలు అని వేస్తాము అవి వెయ్యి పిల్లలకు కొన్ని పోగా కనీసం తొమ్మిదొందలవరకైనా అవి మనకు ఆ రెండు నెలల్లో అవి మాకు నెలరోజుల్లోనే మా పంట అనేది మాకు వస్తుందండి అలా చేసుకుంటాము ఒక ఒక చెరువు ఇట్లా ఆ ఒక మూడు నాలుగుగా ఒకటే దగ్గర ఓ నాలుగైదు చెరువులయి వేసుకుంటాం ఒకదాంట్లో ఒకరకంగా ఒకదాంట్లో ఒకరకంగా ఇవి వేసుకొని చేసుకుంటాం ఆ మాకు చేపల పెంపకంతోనే లాభాలు బాగా ఉంటాయండి